నమస్తే మేడం మీ షాపింగ్ అయ్యిందా బిల్లు తయారు చేయచ్చా అవును మేడం కొన్ని ప్రత్యేక ఉత్పత్తుల పైన డిస్కౌంట్ ఉంది మీరు తీసుకున్న వాటిలో నూనెపై ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా సబ్బుపై బై వన్ గెట్ వన్ ఫ్రీ ఆఫర్ ఉంది ఉన్నాయి మా షాప్లో యుపిఐ లేదా క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే టూ థౌజండ్కి పైగా బిల్లు ఉంటే టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది అవును మేడం కానీ అది మీ బ్యాంక్ మరియు గూగుల్పే ఆఫర్పై ఆధారపడి ఉంటుంది అదనంగా మా షాప్ ముంబై ముంబై క్రెడిట్ కార్డుతో చెల్లిస్తే ఫైవ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఇస్తుంది సరే మేడం మీ బిల్లు మొత్తం రెండువేల మూడొందల యాభై అయ్యింది గూగుల్పే ద్వారా స్కాన్ చేసి చెల్లించండి ఓకే మేడం ధన్యవాదాలు మేడం